మన భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించారు అవి ఉత్తర భారత దేశం దక్షిణ భారతదేశం ఉత్తర భారత దేశంలోని ప్రజలు ఎక్కువగా హిందీ మాట్లాడుతూ ఉంటారు దక్షిణం భారతదేశంలోని ప్రజలు వారి రాష్ట్రాలను బట్టి వేరే వేరే భాషలను మాట్లాడుతుంటారు ఉత్తర భారత దేశం ప్రజలకు దక్షిణ భారతదేశం ప్రజలకు చాలా తేడా ఉంటుంది ఉత్తర భారత దేశం లోని ప్రజల ఆహారం బట్ట కట్టు రాజకీయం భాష ఇవన్నీ చాలా తేడా ఉంటాయి దక్షిణ భారతీయుల కంటే ఉత్తర భారతీయులే ఎక్కువగా ఆ హిందీ మాట్లాడుతూ ఉంటారు వారి రాజకీయ పార్టీ అయితే ఉత్తర భారతదేశంలో ఎక్కువగా బిజెపి రోల్ చేస్తుంది అది దక్షిణం భారతదేశానికి వస్తే వీరు ఎక్కువగా వారి రాష్ట్ర భాషను మాట్లాడుతూ ఉంటారు వారు మాతృ భాష లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు మళ్ళి దక్షిణ భారత దేశంలో ఎక్కువగా వారి రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా రూలింగ్ చేస్తూ ఉంటాయి అదే దక్షిణ భారతదేశంలో అయితే భారతీయ జనతా పార్టీ ఎక్కువగా రాజకీయంలో ఉంది దక్షిణ భారతదేశంలో అయితే వారి వారి రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకు తమిళనాడులోని తమిళనాడులోని తమిళనాడు ప్రాంతీయ పార్టీ అదే ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్సిపి అదే తెలంగాణలో అయితే బిఆర్ఎస్ పార్టీలు ఇట్లా అనేక విధంగా ఉన్నాయి ఇంక వాళ్ళు ఆహారం అయితే ఎక్కువగా రొట్టె తింటారు అదే సౌత్ ఇండియన్స్ అయితే ఎక్కువగా అన్నము తింటారు ఆ అన్నంలోకి వివిధ రకాలైన కూరలు తింటారు అదే ఉత్తర భారతదేశం వాళ్ళైతే ఎక్కువగా రొట్టె తినే అందులోకి ఎక్కువగా ఇత్తులు లైక్ శనగలు అట్లా ఉండేటట్టు చూసుకుంటారు వాళ్ళు ఉత్తర భారత దేశం ప్రజలు ఎక్కువగా చిన్నచిన్న డ్రెస్సులు వేసుకుంటారు అదే దక్షిణ ప్రాంతంలోని వారైతే ఎక్కువగా నిండు డ్రెస్సులు చీర కట్టుకుంటారు వారి వాతావరణంలో అయితే ఉత్తరభారత దేశం లో కొంచెం ఎక్కువగా వేడి ఉంటుంది దక్షిణ భారత దేశం కంటే అక్షరాస్యతలో అయితే ఉత్తర భారతదేశం ప్రజలు అయితే ఆ చదువులోనైతే చాలా ఫాస్ట్ గా ఉంటారు దక్షిణ భారత దేశంలో కంటే ఉత్తర భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఉద్యోగాలు ఎప్పుడు ఉద్యోగాలు సంపాదిస్తూనే ఉంటారు అన్ని అన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉత్తర భారతదేశం ప్రజలు ఉన్నారు అదే సౌత్ ఇండియన్స్ అయితే దక్షిణ భారతదేశం ప్రజలు అయితే ఎక్కువగా జాబ్ లేని వారే ఉన్నారు